మా ప్రాంతంలో అనేక పండగలు జరుపుకుంటాము ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఆహార పదార్థాలు వండుతారు ఉదాహరణకు చూసినట్టయితే ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తారు ఉగాది పచ్చడి ఆరోజు ఆరోజు ఉగాది పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది దానిలో ఏమేమి వేస్తారు అంటే ఉప్పు కారం వగరు చేదు తీపి ఇలా అన్ని కలిస్తే దాన్ని ఉగాది పచ్చడి అంటారు ప్రతీ ఒక్కరూ వారి వారి ఇళ్ళల్లో కుండలల్లో లేదా మట్టికుండలల్లో ఉగాది పచ్చడిని చేస్తారు ఇది ఆరోజు ప్రత్యేకత ఇంకా మనం చూసినట్టయితే ఇది మనం అంటాము కదా గణేష్ చతుర్థి ఆనాడు ఉండ్రాళ్ళ పాయసాన్ని వండుతారు ఎందుకంటే గణేష్ మహరాజ్కి ఉండ్రాళ్ళ పాయసం అంటే ఎంతో ఇష్టం అది ఆరోజు ప్రత్యేకత